ఇప్పుడున్న విద్యావ్యవస్థ పిల్లలకు గ్రామీణ ప్రాంతాలలోని విద్యను మెరుగుపరచడానికి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటున్నాయి అవి ఏమిటంటే గ్రామీ గ్రామ గ్రామం గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలకు పట్టణానికి రావడానికి వారికి తగిన బస్ సౌకర్యం కల్పిస్తున్నయది అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలకి మెరిట్ ఆధారంగా కూడా వాళ్ళకి ఫీజులు తగ్గించడం ఇంకా లో బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఈ క్రింది తరగతుల వారికి కూడా వాళ్ళకి ఫీస్ రిమెంబర్సిమెంట్ అనే పథకం ద్వారా ప్రభుత్వము మంచి చర్య తీసుకుంటున్నది అంటే వాళ్ళకి ఫీజులు కోతలు ఫీస్ కట్టించుకునే సగం ఫీస్ చెల్లించి పిల్లలకు విద్యను అందిస్తున్నది అంతే కాకుండా మెరుగైన విద్యను అందిచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నాయి వాళ్ళకి తగిన యూనిఫామ్ను పిల్లలకి మెరు మెరుగైన విద్య కోసం తగిన బుక్స్ నోట్ బుక్స్ పెన్నులు బ్యాగులు ఇలాంటి కాకుండా వాళ్ళకి యూనిఫామ్ అవన్నీ కూడా ప్రభుత్వం అందిస్తున్నాయి ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఉన్న చక్కటి విద్యావ్యవస్థ ఆ విద్యావ్యవస్థలో అదీ కాకుండా మంచి ఆంగ్ల విద్యను ప్రోత్సహిస్తుంది ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టింది అంతే కాకుండా ఆంగ్ల విద్యను ప్రవేశ పెట్టడమే కాకుండా దానికి తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు అంతే కాకుండా తరగతిని చక్కగా అలంకరించి వాళ్ళకి చార్టుల ద్వారా బ్లాక్ బోర్డుల ద్వారా విద్యను అందిస్తున్నారు అంతే కాకుండా వాళ్ళకి విద్యను చక్కని విద్యను అందిచడానికి బాగా అర్ధమయ్యే అర్ధమయ్యేలా ఆకర్షణీయంగా తీర్చి అందంగా దిద్దుతున్నారు ల్యాబ్లు ఎల్సీడీ బోర్డ్స్ అలాంటివన్నీ దాని ద్వారా కూడా పిల్లలకి విద్యను అందిస్తున్నారు గ్రామీణ ప్రాంత ప పిల్లలకి ఎక్కువ వసతులను సమకూరుస్తున్నారు